మేడం నేను నా పేరు కవిత నేను ఇంటర్ కంప్లీట్ అయ్యింది ఫ్యూచర్లో ఏ కోర్స్ తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుందో కొద్దిగా చెప్తారా మేడం నాకు ఇంజనీరింగ్ అంటే ఇంట్రెస్ట్ మేడం

ఓకే మేడం ఓకే మెయిన్ ఇంజనీరింగ్ అంటేనే ఎక్కువ ఇష్టం మేడం నాకు మ్యాథ్స్

ఓకే మేడం ఫీజు ఎంత ఉండచ్చు మేడం పర్ ఇయరా మేడం ఓకే మేడం ఓకే థ్యాంక్స్ మేడం